అవునండి ఆ ఓకే అండి చెప్పండి మామ్ నార్మల్గా ఆగ్రా కంటే వన్ ల్యాక్ అవుతుంది అండి ఎంతమంది ఎంతమంది ఆ కాదండి ఎంతమంది వెళ్తారు ఎయిట్ మెంబర్స్ అయితే ఆగ్రా అంటున్నారు కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అండి ఎయిట్ మెంబెర్స్కి కలిపి ఆ ఓకే అండి వాళ్ళకి ఏమన్నా చే ఆ ఓకే అండి ఆ కార్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఆ అన్ని మేమే అండి ఆహ లేదండి మేమే అన్ని మేమే మేమే ప్రొవైడ్ చేస్తాము మొత్తం అన్ని టోటల్గా అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అండి ఆ మేం అన్ని మేమే అరేంజ్ చేస్తాం అండి ఊ ఆగ్రాలో ఉన్నా టూరిస్ట్ ప్లేస్లకి కూడా మేము ఆ ఓకే అండి మేమే అన్ని ప్రొవైడ్ చేస్తాము టూరిస్ట్ ప్లేస్లకి కూడా మేమే తీసుకెళ్తాం అండి ఆ ఓకే అండి ఓకే అండి తగ్గాలి అంటే ఒక ట్వంటీ థౌసండ్ తగ్గించ వచ్చండి ట్వంటీ థౌసండ్ కాబట్టి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చేసుకోండి ఇంకా మామూ నార్మల్గా ఆ ఓకే అండి మీరు చెప్తే మేము కార్ డీటెయిల్స్ అవి అన్ని వాట్సప్ చేస్తాం అండి థ్యాంక్యూ అండి